నాకు ఇంగ్లీషు అయితే ఎక్కువ రాదు కానీ అండి నాకు నా పిల్లడైతే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేర్పించండి రెండు వేల పంతొమ్మిది కరోనా వచ్చిన టైంలో ఏంటంటే ఈ అనేది ఈ అనేది మా వాడు నేర్పించాడు నాకు ఈ ఆంగ్లభాష అనేది సో నేను ఇలా చదువుతుండగా ఒక పుస్తకం చదివినండి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం అయితే నేను చదివాను అది ఏంటంటే ఒక సామాన్యుడు తండ్రికి ఒక ధనవంతుడైన తండ్రికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పే పుస్తకం అండి దాంట్లో ఒక ఇష్టమైన కోట్ ఏంటంటే అండి మీరు అప్పుడు నేను ఇంగ్లీష్లో కాదు తెలుగులో టర్మ్ చేస్తున్నాను అండి దీన్ని మీరు పుట్టినప్పుడు మీరు ధనవంతులుగా పుట్టకపోవడం మీ తప్పు కాదు కానివ్వండి మీరు చనిపోయినప్పుడు మాత్రమే ధనవంతులుగా ఉండకుండా చనిపోతే అది మీదే తప్పు అన్న కోట్ ఎంతో నన్ను పట్టుకుంది అండి ఎందుకంటే ఏ మనిషి అయినా సరే వాళ్ళ తల్లిదండ్రుల వల్ల కానీ వాళ్లని అనకూడదు అండి అలాగా తన పుట్టినప్పుడు ఏ స్థితిలో పుడితే తనకు ఎందుకండి తన స్థితిని తను మాత్రమే కాపాడుకోగలగాలి తను మాత్రమే నిర్వహించుకోగలగాలి అటువంటి వాడే ఒక మంచి తండ్రి అలాగే కాదండి ఒక తండ్రి నడుచుకో వలనలో ఒక మంచి తండ్రి నడుచుకోవాల్సిన గుణ గుణాలు ఆ మార్గాలు కూడా ఎన్నో ఆ బుక్కులో అయితే నేనైతే చదివి నేర్చుకోవడం జరిగింది అండి ఒక ఒక సామాన్యుడు తండ్రి తన పిల్లోడు పట్ల ఎలా ప్రేమ చూపిస్తాడు ఒక ధనికుని అయిన తండ్రి తన పిల్లోడు పట్ల ఎలా ప్రభావితం చేస్తాడు అనేవి కూడా ఎన్నెన్నో విషయాలు ఈ పుస్తకం నుంచి అయితే నేను నేర్చుకోవడం జరిగింది అండి ఇది నిజంగా అప్పటి వరకు నేను చదివిన పుస్తకాలలో ఈ పుస్తకం నన్ను ఎంతో గట్టిగా హత్తుకుంది అండి ఈ పుస్తకం ఎందుకు హత్తుకుంది అంటే నేను చెప్పలేను కానీ అక్కడ ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు సామాన్యుడినే నేను డబ్బులో పెరిగిన వాడిని ఏం కాదు కానీ నేను కష్టపడి నా పిల్లలకు ఒక మంచి అంటే ధనవంతుని నేను చెప్పలేను కానీయండి ఒక మంచి స్థితిలో అయితే నా పిల్లలని నేను చదివించుకుని నా పిల్లలు ఒక్క మంచి స్థితిలో వారికి ఎప్పుడూ ఏ లోటు పాటు లేకుండా చూసుకోగలిగే స్తోమతలు అయితే నేను నేను అయితే ఉండగలిగాను అండి దానివల్ల నేను ఇది ఎంతగానో పట్టుకున్నాను అయితే నేనైతే భావిస్తున్నాను అండి ఈ పుస్తకం అయితే చాలా ఎంతో నన్ను అయితే ఎంతో ప్రతిధ్వనించింది నన్ను నన్ను వదిలి వదిలి పోవట్లేదు అండి ఆ కోట్ ఇప్పటికీ కూడా